తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి పలుకీలక చర్యలు మరియు విధానాలు అమలు చేస్తుంది ముఖ్యంగా నిధుల కేటాయింపు ఉద్యోగాల శిక్షణ ఉపాధ్యాయుల శిక్షణ పాఠ్య ప్రణాళిక సంస్కరణలు విద్యార్థి నివేదనలు డిజిటల్ విద్యలో కొత్త ప్రయత్నాలు వంటి అంశాలపై దృష్టి సారించింది మొదటిది నిధుల కేటాయింపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం విద్య రంగానికి రూపాయలు ఇరవై ఒకటి వేల రెండు వందల తొంభై రెండు కోట్లు కేటాయించింది ఇది ఇది గత సంవత్సరం కంటే తొమ్మిది పాయింట్ మూడు శాతం పెరుగుదలను సూచిస్తుంది ఈ నిదుల్లో ఉన్నంత విద్యకు రూపాయలు మూడు వేల మూడు వందల యాభై కోట్లు పాఠశాల విద్యకు రూపాయలు పదిహేడు వేల తొమ్మిది వందల నాలుగు నలభై రెండు కోట్లు కేటాయించబడ్డాయి ఉపాధ్యాయ శిక్షణకు ఉపాధ్యాయుల నైపుణ్య నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇది విద్య విద్యా నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆ మూడవది పాఠ ప్రణాళిక సంస్కరణలు ప్రస్తుత విద్యా విధానంలో సృజనాత్మకతను ప్రాక్టికల్ నాలెడ్జ్ను ప్రోత్సహించేందుకు పాఠ్య ప్రణాళికలలో సంస్కరణలు చేపట్టబడుతున్నాయి ఇది విద్యార్థుల ఆలోచన శైలిని సమస్య పరిష్కరణ నైపుణ్యలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది నాలుగవది విద్యార్థి వేతనాలు విద్యార్థులను అధిక ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు వేతనాలను స్కాలర్షిప్పులు అందిస్తుంది ఇది విద్యార్థుల చదువు కొనసాగింపులో డ్రాప్అవుట్లను తగ్గించడంలో సహాయపడుతున్నాయి